చిన్నతనంలో మాకు అప్పుడు డ్రాయింగ్ సారుగా సార్ వచ్చేవారు తను చిన్న చిన్న ట్రిక్స్తో ఈజీగా ఎలా పెయింటింగ్ చేయాలి అనేది చెప్పేవాడు ఆ చిన్న చిన్న మెథడ్స్ని ఫాలో అవుతు ఈజీగా పెయింటింగ్ అనేది చేసే దాన్ని నాకు పెయింటింగ్ పైన అంతగా ఆసక్తి ఉండేది కానీ కాదు కానీ సార్ చెప్పే విధానాన్ని బట్టి నాకు పెయింటింగ్ మీద చాలా ఇంట్రస్ట్ అనేది పెరిగింది ఇప్పుడు ఏదైన చూస్తే అలా కొంచెం ప్రయత్నం చేస్తే వేయగలను పెయింటింగ్ అనేది స్కూల్లలో చిన్న చిన్న బొమ్మలను గీయడం నేర్పిస్తు ఉంటారు